బైకింగ్ చేసే అప్పుడు భద్రత చాలా ముఖ్యమైనది కొన్ని ముఖ్యమైన భద్రతా చర్యలు ఇలా ఉన్నాయి హెల్మెట్ ధరించడం ఇది తప్పనిసరి అది తలగాయాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది సరిగ్గా సరిపోయే హెల్మెట్ ఎంచుకోండి మరియు అది మీ తలకు గట్టిగా అమర్చబడిందని నిర్ధారించుకోండి ట్రాఫిక్ నియమాలను పాటించడం సిగ్నల్స్ వద్ద ఆగడం వేగ పరిమితులను పాటించడం మరియు వాహనాలను దాటడం లేదా దాటటం నివారించడం వాహనాల మధ్య ఖాళీని ఉంచండి ట్రాఫిక్లో మార్పుల కోసం ఎల్లప్పుడూ చుట్టూ చూడండి ప్రతిరోజు వాహనాన్ని తనిఖీ చేయడం టైర్లు బ్రేక్లు లైట్లు మరియు ఇతర భాగాలను తనిఖీ చెయ్యడం టైర్ల పీడనం సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి బ్రేకులు బాగా పనిచేస్తున్నాయా అని నిర్ధారించుకోండి హెడ్ లైట్లు టైల్ లైట్లు మరియు సిగ్నల్ లైట్లు పనిచేస్తున్నాయా అని నిర్ధారించుకోండి మీ వాహనం మంచి పనితీరులో ఉందని నిర్ధారించుకోండి రక్షణ దుస్తులు ధరించడం ప్రకాశవంతమైన రంగుల దుస్తులు ధరించడం వల్ల మీరు ట్రాఫిక్లో మరింత కనిపిస్తారు రిఫ్లెక్టివ్ టేప్ను మీ దుస్తులకు లేదా మీ వాహనానికి జోడించండి